నమస్తే అండి ట్రావెల్ ఏజెంటేనా అండి మేము ఇలగా విజయవాడ నుంచి వస్తున్నామండి విజయనగరం పైడితల్లి అమ్మవారి గుడి ఉంది కదండి వాటి గురించి కొంచెం మాకు వివరిస్తారా ఆ పండగ అనేది ఎప్పుడు అంటే ఆ పండగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా దాని బట్టి మేము వద్దామనుకుంటున్నాం అండి అయితే మేము సండే రావచ్చా అండి ఓకేనండి ఓకేనండి అయితే ఇది త్రీ డేస్ జాతర అండి మేము ట్రైన్లో వస్తామండి ఓకనండి ఒక త్రీ మెంబర్స్ వస్తున్నామండీ విజయనగరం మొత్తం చూపిస్తారా అండి ఓకేనండి అంటే ఫైవ్ తౌజండ్ అంటున్నారు కదా దగ్గిర ప్లేసెస్ అన్ని చూపిస్తారా లేదా అనేసి ఓకేనండి అయితే మేము ఫోన్ చేస్తామండి సరే అండి త్యాంక్ యు ఉంటా